హలో హలో వినిపిస్తుంది హలో షాప్లో జామెంట్రీ బాక్సెక్స్ ఉన్నాయా అండి ఒకసారి చూపిస్తారా అండి చూపించండి

యా ఓకే అండి ఓకే ఓకే ఓకే ఒక్ ఓకే

ఓకే మీ క్లాస్మెంట్లో ఈ బ్రాండెడ్ క్లాస్మెట్ చూపించండి క్లాస్మెట్ డ్రోమ్స్లో చూపించండి ఓకే

యా డివైడర్ ఆ ఓకే బట్ ఇందులో కొంచెం బిగ్ సైజ్ లేదా అండి కంఫస్సు ఇవన్నీ కొంచెం బిగ్ సైజ్లో కొంచెం స్ట్రాంగ్లో ఉన్నాయా కొంచెము ఇది ప్రొట్రక్టర్ రెండూ సెక్స్పియర్ అనేది కొంచెం బిగ్ సైజ్లో స్ట్రాంగా కావాలండి ఎందుకంటే ఇవి పైకిలా లే చూపించండి కొంచెం ఇవి స్ట్రాంగా ఉంటే విరిగిపోవని బట్ డోమ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి నటరాజు కొంచెం ఓల్డ్ అయిపోయినాయి కదా ఈ డోమ్స్ కొత్తగా వస్తున్నాయి కదా అడ్వాన్సడ్గా వికాస్ బాగా రన్ అవుతుందా చూపండి ఈ కొంచెం ఈ వికాస్ ఉన్నా ఈ డోమ్స్లో ప్రైజెస్ చెప్పండి ఓకే నైన్టీ రుపీసా ఇంకా వేరే సైజ్లో ఉన్నాయా అండి ఓకే సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అబ్బాయే బట్ కొంచెం స్ట్రాంగ్ ఉండాలి ఇప్పుడు పిల్లలు కొంచెం షార్ప్ ఎక్కువ కదండి విరియు విరగొడతారని కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని అడుగుతున్నా ఓకే ఈ క్లాస్మెట్ బాగానే ఉంటుంది నేను నా డోమ్స్ కూడా ప్రజెంట్ రన్ అవుతుందని వాడు ఫ్రెండ్స్ని చూస్తాడు కదా ఫ్రెండ్స్ని చూసి డోమ్స్ అడుగుతున్నాడు అందుకోసమని డోమ్స్ అడిగాను నేన్ ఇందులో ఇంక సైజెస్ ఏమన్నుంటే చూపించండి కొంచెం బిగ్ సైజే చూపించండి ఇది చిన్న సైజ్ కంటే బిగ్ సైజ్ ఇది త్రీ మోడల్స్లో ఉంటాయి కదండీ మీడియం అని బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అని మళ్ళా చూపించండి స్ట్రాంగా ఉంటాయి పోతే ఐటమ్స్ చూపించండి యా ఓకే సైజ్ వచ్చేసి సైజ్ ఎంతుంటుంది హండ్రెడ్ ఉంటుందా ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా అండి అవునా ఓకే ఓకే బట్ ఇది రీసెంట్గా డోమ్స్లో ఈ షా దీనికి పెన్సిల్ బాక్స్ ఫ్రీ వస్తుంది కదా అయిపోయిందా ఓకే ఓకే బయట ఇది ఇలా అంటే ఓకే ఓకే ఆఫర్స్ అయిపోయాయా ఓకే ఈ డోమ్స్లోనే టూ బాక్సెస్ కావాలి అన్నిటికీ కలిపి ఎంతకొస్తుంది రెండు కలిపి టూ ఫిఫ్టీకిచ్చేస్తారా ఓకే లాస్ట్ మీరు వన్స్ ఎంత హన్ వన్స్ హండ్రెడ్ చెప్పినారు కదండి ఒకటి ఈ బిగ్ సైజ్ వన్ ఫిఫ్టీ అన్నారు కదా ఆ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వేసి టూ ఫిఫ్టీకిస్తారా టువల్ ఓకే అండి

ఓకే సార్ ఓకే ఈ డోమ్స్ ఇవన్నీ టీ క్లాస్మెంట్ ఇవ్వండి రెండివ్వండి ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ కలిపి ఇవ్వండి అవి డిస్కౌంట్ వెయ్యండి రెండు కలిపి డోమ్స్ ఒకటి క్లాస్మెట్ ఇది వన్ పాట్టీ హండ్రెడ్ ఓకే టూ ఫాట్టీకి ఇచ్చేసేయండి యా ఓకే ప్యాక్ చేయండి టూ ఫాట్టీతో పాటు ఇంకో పెన్సిల్ బాక్స్ కూడా ప్యాక్ చేయండి యా ఓకే ఓకే త్యాంక్ యూ యా ఓకే త్యాంక్ యూ